వ్యవసాయం చెయ్యాలంటే ముందుగా వ్యవసాయాన్ని ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలి శారీరక శ్రమ వ్యవసాయం చెయ్యటంలో ఎక్కువగా ఉంటుంది తోటలో మరియు తోటమాలీలు అవసరం ఉంటారు శాస్త్రీయ పెంపకం ఇలాంటివి చాలా ఉంటాయి వ్యవసాయాన్ని పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని దీనిని చెయ్యాల్సి ఉంటుంది